అవునండి చెప్పండి

అవునండి పోయిన సారి వర్షాలెక్కువ ఉండడం వల్ల నల్లి పురుగులు ఎక్కువొచ్చాయి చాలా నష్టం వచ్చింది కదా ఈ సారి యాగ్ యాగ్రో మైకో లాంటివి పెట్టండి తే బాగుంటాయండి తేజ మిర్చి ఆర్మొరా అలాంటివి పెట్టండి విత్తనాలు తక్కువ ధర అయితే ఉంటాయి గానీ ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అవునా ఎన్ని ఎకరాలు ఉన్నాయండి మీకు ఒక దాంట్లోనే తేజ మిర్చి ఇంకో దాంట్లో ఆర్మొరా పెట్టండి ఎందుకంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో ఎగుమతి వస్తుంది కదా లాభం సరే వేరే వేరే పెట్టి చూడండి అవునా ఒకసారి ఫార్మర్కు వస్తుంరా యాగ్రో మయోకలా మంచింగుంటాయండి మీకు మీకు పంట కూడా మంచిగానే పండుతుంది మందులు నెలకి ఒక చీ వారానికి ఒకసారైనా కొట్టాలండి లేకుంటే పంట నల్లి పురుగులొస్తాయి అన్నీ వారం వారంకి ఒకసారైనా మంచి మన్ మందులు కొట్టాలండి రేపు ఒకసారి ఫార్మర్కు వస్తారా మంచి మందులు చెప్తాం

పర్లేదండి ప్రతీసారి మా దగ్గరనే తీసుకుని మన మమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి ఇస్తామండి ఈ సారి ఖచ్చితంగా మీకు మంచి పంటే వస్తుంది రండి ఓకే సార్ జీ కానీ మీరు అంటే మీరు నమ్మ నమ్మకంతోటి పెడితే మంచిగానే వస్తాయి తేజ మిర్చి పెట్టండి ఒక ఏకరంలో అది ఒక ఏకరంలో ఇది పెట్టండి ఒక దాంట్లో లాభం వచ్చినా ఎక్కువ ఎక్కువ డబ్బులొస్తాయి ఇంకో దాంట్లో నష్టం వచ్చినా కొంచెం న లాభం పోతుంది కదా ఓకే రండి ఒకసారి వచ్చి కలవండి ఓకే త్యాంక్ యూ